నమస్తే అండి నేను మీకు ఈ గోదావరి రెస్టారెంట్ తెలుసు కదా దాంట్లో మనకి చికెన్ కర్రీను నాటుకోడి పులుసుంటది చాలా బావుంటద్ది అదీ కాకుండా రొయ్యల రోస్టుంటది ఏంటిది నేత్తో చేసిన రోస్ట్ అదొకటి దాంతోపాటు మనకి కావాల్సింది మటన్ ఫ్రై లివర్ ఫ్రై తెలుసుగా మీకు అది ఒక మనకి వంద గ్రాములు తర్వాత ఇది ఒక వంద రూపాలు చికెన్ కర్రీ తీసుకరండి ఇవన్నీ నాకు ఇష్టమైన వంటకాలు అనమాట ఇది కాకుండా ఆ రెస్టారెంట్లో చాలా వరకు వంటలు చాలా బాగుంటాయి ఆర్డర్ అదే ఆర్డర్ చెయ్యాలనమాట ఇవన్నీ మీరు ఆర్డర్ చేయండి ఎంతా బిల్లు అవుతుందో చెప్పండి నాకు ఓకే సరే అండి నేను ఇప్పుడు గూగుల్ పే తీసి మీకు ట్రాన్స్ఫర్ చేసాను యమౌంటు మీరు వెంటనే నాకు అది పంపివ్వండి సరేనా సరే అండి ఓకే గూగుల్ పే ట్రాన్స్ఫర్ చేశాను వెంటనే నాకు ఆర్డర్ని ప్రాసెస్ చేయండి ఆ ఆర్డర్ నాకు మా ఇంటికి రావాలండి సరేనా ఓకే